ట్యాక్సీ బుక్ చేసి నలభై ఐదు నిమిషాలు అయినా ఎందుకు ఇంక రాలేదు బుక్ చేసి చాలాసేపు అయింది కదా ఇంత ఆలస్యం ఎందుకయింది నలభై ఐదు నిమిషాలువుతుంది నేను ట్యాక్సీ బుక్ చేసి ఇప్పటికీ ఇంకా రాలేదు కారణం తెలుసుకోవాలి